చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది మా ఊరులోనేనండి చిన్నప్పటి నుంచి ఈ ఊరిలో మేము చేసిన పనులు కానీ మేము ఆడిన ఆటలు కానీ మేము వేసిన కోతి చేష్టలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఆ ప్రదేశం చూసినప్పుడల్లా నాకు ఇప్పటికీ కూడా గుర్తు వస్తూ ఉంటుందండి మా తాతగారు వాళ్ళ తాతగారు నుంచి మేము అయితే ఈ గ్రామంలోనే నివసిస్తూ ఉన్నాం అండి ఈ ఊరులోనే మాకు ఇక్కడ తరతరాలుగా అయితే ఇక్కడ మాకు మా వంశ చరిత్ర కూడా ఈ గ్రామంలో ఉందండి ఎంతో మంది పట్నాలకి వెళ్ళిపోయినా సరే మేము ఇంకా ఈ గ్రామంలోనే ఉండడానికి ఈ గ్రామ అందాలు ఈ గ్రామ జీవితం అనేది ఒక ఒక ఒక విషయంగా పేర్కొనగలనండి నేను అయితే ఇదైతే నేను ఈ మా ఊరిని వివరించగలవా అంటే మా ఊరులో పచ్చని పొలాలు ఎక్కువ ఎక్కడ చూసినా సరే పచ్చని పొలాలు ఉంటాయండి ఎప్పుడు నిత్యం ప్రవహించే సెలయేరు మా ప్రాంతంలో ఉంటుంది అవే కాకుండా చెరకుగడ పొలము అలాగే అరటి అరటికి సంబంధించిన పొలాలు అలాగే బొబ్బాసకాయ చెట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి మా ఊరిలోని ఇవే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ చెట్లు కూడా ఏంటంటే ప్రతీ ఇంటి దగ్గర కనీసం ఒక కొబ్బరి కాయ చెట్టు అయినా ఖచ్చితంగా ఉంటుంది అండి అలాగే మా ఊరిలో పంచాయతీ ఆఫీస్ ప్రెసిడెంట్ గారి ఇంట్లో అయితే దగ్గర దగ్గరగా ఒక డజను డజను కొబ్బరికాయ అంటే తోట కాదు కాని ఇంటి చుట్టూరా డజను కొబ్బరి కాయ చెట్లు అయితే ఉన్నాయండి అక్కడ దాని చుట్టూరా ఇక్కడ తెల్లవారు జామునే మేము అందరము అయిదు అయిదున్నర ఆ టైం కి అయితే మేము లేవడం జరుగుతుంది రైతులు అయితే పొలం పనులకి అయిదు గంటలకే వాళ్ళైతే వెళ్లిపోవడం జరుగుతుంది పొద్దునే ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండి ఇక్కడ చలి కానీ అంటే అందాలు కూడా వివరించడానికి సరిపోదండి రెండు కళ్ళు సరిపోవు అదే అదే మంచు కాలం వచ్చింది అనుకోండి దీని చుట్టూరా ఏంటంటే ఒక మంచి పొగ ఇవన్నీ కూడా చుట్టుకుని పల్లెటూరు అనేది చాలా అందంగా చాలా అంటే చాలా అందంగా కనపడుతుంది అండి పొద్దునే ఆ కిల కిల రావాలు ఈ పక్షుల యొక్క కిల కిలా రావాలు అలాగే పొద్దునే ఈ పెద్దవారు సాయంత్రం అయితే బయట పెద్దవాళ్ళు అందరు ఒక చెట్టు దగ్గర కూర్చుని మాట్లాడుకోవడం అలాగే పిలల్ల పిల్లలు సాయంత్ర కాల సమయంలో ఆడుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే కళ్ళకి ఎంతో కనువిందుగా ఉంటుంది అండి ఇది ఈ నా ఊరు గురించి నేను చెప్పుకోతగ్గ విషయాలండి ఇవన్నీ